నమస్కారమండి ఏం కావాలండి మీకు సెల్ఫోన్లా ఉన్నాయండి మా దగ్గర వివిధ రకాల సెల్ఫోన్లున్నాయండి మీకు ఏ రకమైనది కావాలో చెప్పండి తప్పకు తప్పకుండానండి అవి నేను చెప్తానండి మీకు వివరాలు మనకి సెల్ఫోన్స్లో వివిధ కంపెనీలు ఉంటాయండి ఒప్పో శాంసంగ్ వీవో అలా ఉంటాయండి వన్ప్లస్ అండి మీకు స్ వన్ప్లస్ అయితే కెమెరా అవన్నీ బాగుంటాయండి శాంసంగ్ అయితే మీకు ఎక్కువ రోజులు వస్తుందండి వన్ప్లస్ అయితే కెమెరాకి స్టోరేజ్ అవి ఎక్కువ ఇస్తాడండి వన్ప్లస్ ఫోన్లో వన్ప్లస్ వచ్చేసి ఇరవైఒక్క వెయ్యి పడుతుందండి అవునండి అది మీరెంచుకున్న ప్రకారం బట్టి ఉంటుందండీ మీరు డబ్బులు మొత్తం కడతానంటే డబ్బులు మొత్తం అలా తీస్తామండి నెలనెలా కట్టుకుంటామంటే ఈఎమ్ఐ పెడతామండి దానికి కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ కట్టాల్సొస్తుందండి ఈఎమ్ఐకి మీరు అంటే మొత్తం ఒకేసారి కట్టరు కదండి కొంచెం వడ్డీ పడుతుందండి దానికి అదే మీరు మొత్తం కట్టేసుకుంటే కనుక మీకు అలాగేం పడదండి ఈ శాంసంగ్ ఫోనయితే పదిహేనువేలు పడుతుందండి ఇవ్వమంటారానండి శాంసంగ్ ఫోను స్టోరెజీ అయితే ఉంటుంది కానీ కెమెరా అయితే వన్ ప్లస్ బాగుంటుందండి అందరూ చాలామంది ఇష్టంగా అదే తీసుకుంటారు అవునండి అయ్యో అసలు ఆ కంపెనీయే మంచిదండి చాలామంది అది ఇష్టంగా తీసుకుంటారు ఇచ్చేయమంటారా అండి అయ్యో రాదండి అంత రాదండి మీరు ఇంకా మొత్తం డబ్బులు పెట్టి తీసుకుంటానంటే నేను మీకు వెయ్యి రూపాయలు తగ్గిస్తానండి ఇరవైవేలకు వస్తుంది రాదండి అలా ఇచ్చేయమంటారా అండి ఇరవైవేలకి సరేనండి ధన్యవాదాలండి